ఎక్కడ బ్రో ఇక్కడ వికరాబాద్ సర్కిల్ దగ్గర ఉన్నాం

ఇక్కడ ఇడా సేమ్ ఇక్కడ ముందడ సిగ్నల్ దగ్గర బేకరీ ఉన్నది చూడు అక్కడకి రండి ఎక్కడ ఉన్నారు మీరు టైమ్ పడుతుంద సర్కిల్ సైడ్ ఉన్నాం మరి నాకు లోపలికంటే అక్కడ మీకు ఇబ్బంది అయితే చేసాం బ్రో ఇందాక ఫ్యామిలియా లేకపోతే బ్యాచులరా ఫ్రెష్ అప్ అయిత అట్లంటార బ్రో మీరు ఒక్కరేన లేకపోతే ఇద్దరు ముగ్గురున్నారా ఇద్దరేనా ఓకే బ్రో కొంచెం తొందరగా చూడు ప్ల్యాన్ చేయరా మరి ఇంకా మరి బేకరి ఉందాడ హయ్ అని పెట్టు కొంచెం ఇదే లా రావట్లేదు బ్రో నీది ట్రై చేసినా అందుకే నీ నంబర్ రావట్లేదు నాకు చూపిస్తలే మీ మీ ఫ్రెండు అన్నారుకదా మీ ఫ్రెండు నంబరు నుంచి మీ ఫ్రెండు ఎక్కడ ఉంటాడు బ్రో మీ రూములోన లేకపోతే అక్కడే ఉంటాడా

సరే